మేము నీటిని వేడిగా మరిగిస్తాము మరిగించిన తర్వాత నీటిని చలార్చి దానిని చిన్న వడగట్టి వేరే పాత్రలో తీసుకుంటాము అయితే నీరు గోరు వెచ్చగా అయినప్పుడు అందులో కొంచెము చిటికెడు పసుపు కలిపి ఉంచుతాము మేము ఎప్పుడు నీళ్ళు తాగిన పసుపు కలిపిన నీటిని తాగుతాము పసుపు యాంటీబయోటిక్ అవడం వలన ఆరోగ్యముగా మనము ఉండగలుగుతాము అయితే ఇప్పుడు ఈ కాలములో ఇవి ప్యూరిఫైయర్ అని వాటర్ ప్యూరిఫైయర్ ఆర్వార్ ప్యూరిఫైయర్ అని వాటర్ ప్యూరిఫైయర్లు వచ్చాయి ఇవి నీటిని శుభ్రపరిచి మనకు సురక్షితమైన నీటిని అందిస్తాయి దీనివలన మనం మంచి మినరల్ వాటర్ని పొందవచ్చు అనారోగ్యం అవకుండా ఆరోగ్యంగా మనం ఉండవచ్చు